నా జీవితంలో అతిపెద్ద విజయం నేను పదవ తరగతి పాస్ అయినప్పుడు నా తల్లిదండ్రులు నా తోబుట్టువులు నా చుట్టుపక్క వాళ్ళు నా స్నేహితులు అందరూ నా గురించి గొప్పగా చెప్పినప్పుడు ఎక్కువగా గర్వపడ్డాను అదే నా గొప్ప సంతోషకరమైన విషయం